శారీరిక సౌష్టవం కొరకు మానసిక ఉల్లాసం కొరకు తరతరాల నుండి ఆటలు ఒక అద్భుతమైన సాధనముగా ఉన్నాయి ఎవరికి తగిన ఆటలు వారు ఆడుతూ ఉంటారు అంటే మహిళలకు పురుషులకు వారి వారి ఆటలు ఉంటాయి పల్లెల్లో అయితే దాడి పులిమేకా అష్టచమ్మ వైకుంఠపాళీ గోటీబిల్లా గిల్లీదండ కాబట్టి ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణాలు ఉంటాయి అదే విధంగా పట్టణాల పట్టణాల ప్రాంతంలల్లో క్రీడా ప్రాంగణం లేకపోవడంతో అందరూ పట్టణ ప్రజలు తమ ఇళ్లల్లోనే ఉంటూ ఆటలు ఆడుకోవాల్సి వస్తుంది అయితే పట్ పట్టణాల్లో పెద్ద పెద్ద అంతస్తులు ఉండడం వల్ల ఆటలు ఆడడానికి స్థలం ఉండదు అదేవిధంగా పల్లెల్లో అయితే చాలా ఖాళీ స్థలాలు ఉండడంవల్ల ఎన్నెన్నో ఆటలు ఆడుకోవచ్చు